హలో విద్యుత్ ఆఫీసేనాండి మా కరెంటు బిల్లు ఈ మంత్ కనిపించడం లేదు పోయింది మీరేమైనా ఈ నెలది ప్రింటు తీసి ఇవ్వగలరా చిరునామాకు తెలియజేయండి నక్లీ కాపీ కావాలి